మాస్టారు నీ తండ్రికి ఇద్దరు పిల్లలు ఉంటే ఒకరు నువ్వు మరొకరు ఎవరు విద్యార్థి అది మా అక్కయ్య మాస్టారు డాక్టర్ రాత్రి భోజనం అయ్యాక నువ్వు ఏం చేశావు రోగి ఇల్లు కట్టాడానికి ట్రై చేశాను డాక్టర్గారు గురువు పిల్లలు తెలివైన వ్యక్తి ఎప్పుడు నవ్వుతాడు విద్యార్థి పరీక్షా పేపర్ చూసిన తర్వాత మాస్టర్ చిన్న కథ ఒకసారి ఒక గడ్డి వాములో ఒక గెలుపొందిన గాడిత ఉంది అది ఇప్పుడు తనను గొప్పగా భావించేది ఒకరోజు అది సింహంలా గర్జించాలని ప్రయత్నించింది కానీ గర్జించకుండా గాడిదలా మింగి మింగి అలా ఉండిపోయింది అప్పుడు అడుగు వద్ద ఉన్ననక్క నవ్వుతు ఏదైనా మారాలని చూస్తే ముందుగా అది సాధ్యమేనా అని చూడాలి అని చెప్పింది ఈ జోక్ల కథలు హాస్యాన్ని పెంచడంతో పాటు మంచి బోధన కూడా వహిస్తాయి